హలో గుడ్ మార్నింగ్ సార్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ మా బ్యాంకులో ప్రీమియం ఉంది గనుక పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంది సార్ మీకు ఓకే సార్ అదే దేని కోసం సార్ ఎంత వరకు కావాలి సార్ మీకు ఓకే ఓకే సార్ ఎంత వరకు కావాలి సార్ మీకు లోన్ ఓకే సార్ ప్రీవియస్ లోన్స్ ఏమైనా మీకు ఉన్నాయా సార్ వేరే బ్యాంకులో ఓకే ఓకే మీకు డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకొని రావాలి ప్రూఫ్స్ కోసం మీ అదే హౌస్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకొని రావాలి ఏంటి సార్ ఏంటి సార్ నైన్ పర్సెంట్ ఉంటుంది సార్ పర్ యానం వచ్చేటప్పటికి నైన్ పర్సెంట్ ఉంటుంది సార్ పర్ యానం వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ ఫైవ్ తౌజండ్ ఉంటుంది సార్ వన్ ఇంకా మీరు మంత్లీ మంత్లీ పే చెయ్యాల్సింది ఏంటి సార్ అనేది సెవెన్ తౌజండ్ వరకు ఉంటుంది సార్ మీరు తీసుకునే లోన్ బట్టి ఉంటుంది ఒకవేళ మీకు మంత్లీ మంత్లీ పే చేయలేలేనట్లైతే చార్జెస్ అనేవి పడతాయి ఓకే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి ఓకే సార్ మాకు అక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర కూడా బ్రాంచ్ ఉంది మీరు అక్కడికెళ్ళి ప్రాసెస్ అనేది చెయ్యాలి సార్ అక్కడికెళ్ళిన తర్వాత ఈ నెంబర్కి ఫోన్ చేయండి

ఓకే త్యాంక్ యూ సార్